మా ప్రాంతాల్లో ఆడే ఆటలు క్రికెట్ బ్యాట్మింటన్ ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ అలాగే వేరే దేశాలలో ఆడే ఆటలు మాకు భిన్నంగా ఉండే ఆటలు ఏంటంటే హాకీ మార్షల్ ఆర్ట్స్ జిమ్నాస్టిక్స్ గల్ఫ్ ఇలాంటివన్నీ ఆడతారు ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు కాబట్టి విభిన్నంగా అక్కడ ఆట్లకి ప్రాధాన్యత అక్కడ ఉంటుంది మా మా ఆటలు ఇక్కడ ఇలా ఉంటాయి